నేను నాకు ఇష్టమైన సినిమా స్టార్ అని అంటే నాకు రామ్చరణ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ఉండే బిహేవియర్ కానీ లేకపోతే ఆయన పద్ధతులు కానీ చాలా అంటే చాలా బాగా పాటిస్తారు అలాగే ఉంటారు కూడా నేను ఒకవేళ కని ఒకవేళ ఆయన కనిపిస్తే కనుక ఫస్ట్ అయితే నాకు ఆయన ఆటోగ్రాఫ్ కావాలని అయితే అను అడుగుతాను ఎందుకంటే నేను అందరికీ చూపించుకోవడానికి నాకు కూడా మా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు నేను అది గొప్పగా చెప్పుకుంటాను నేను ఇలాగ రామ్చరణ్ని మీట్ అయ్యాను అలాగే ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను అని చెప్పి నేను అయితే చెప్పుకుంటాను అలాగే ఇంకా ఏంటంటే ఆయనతో సెల్ఫీ కానీ లేకపోతే ఫోటో కానీ తీసుకొని ఆయన్ని అది నేను ఒక మెమరీగా ఉంచుకుంటాను